మా గుంటూరు జిల్లాలో అవసరమైనటువంటి మంచి ఆహార పదార్థాలు కూరగాయలు ఫ్రెష్గానే దొరుకుతాయి ఇందులో ముఖ్యంగా శుక్రవారం సంత అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా మంగళవారం అయితే రైతు మార్కెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది అందులో మనకి కావలసిన కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా చాలా తాజాగా దొరుకుతూ ఉంటాయి ఫ్రిజ్లో పెట్టుకొని వండుకోవటం కంటే ఎప్పటికప్పుడు అంటే ఒక మూడు రోజులకు ఒకసారి అలా తెచ్చుకొని వండుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచి కలుగుతుంది అలాగే సమతుల్య ఆహారం అంటే నేను తీసుకునేదైతే ముఖ్యంగా పాలు అనేవి కంపల్సరిగా తీస్కోవాలి దీని వలన మన బాడీకి అవసరమైన క్యాల్షియం అనేది మనకి అందిస్తూ ఉంటుంది అలాగే గుడ్లు మాంసం వీటి వల్ల ప్రోటీన్ అనేది మన బాడీకి ఉంటుంది ఈ ప్రోటీన్ వల్లే మన యొక్క శరీరానికి అవసరమైన శక్తి కండ పట్టడం ఉంటూ ఉంటుంది అలాగే ఆకుకూరలు ఆకుకూరలు కూడా మన బాడీకి ఎంతగానో ఉపయోగపడి బ్లడ్ అనేది మన బాడీ అంతటికీ అందిస్తూ ఉంటుంది బ్లడ్ లేకపోతే మన బాడీకి అవసరమైన శక్తి అనేది ఉండదు దీనివల్లే ఆక్సిజన్ అనేది మన బాడీ అంతటికీ అందుతూ ఉంటుంది అలాగే మాకు ఇక్కడ మనకి వరి ఇంకా రాగులు రాగి పిండి ఇంకా ధాన్యాలు ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి కొర్రలు కూడా దొరుకుతాయి